మా ఊరిలో ఒక పురాతనమైన ఇల్లు ఒకటి ఉంది నేను ఎప్పుడైనా ప్రశాంతత కావాలి అంటే అక్కడికి వెళ్ళి పోతాను నేను వెళ్ళినా కానీ ఎవ్వరికి ఎవరు అస్సలు నన్ని ఊహించలేరు నేను అక్కడికి వెళ్ళింటా నేను అక్కడ ఉన్న అనేసి అందుకే నాకు ఆ స్థలం అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడూ ఎలాంటి సందర్భాల్లో నాకు ఇబ్బందిగా ఉంది ప్రశాంతత కావాలి అనుకున్నప్పుడల్లా నేను అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఒక ముప్పై నిమిషాలు కూర్చుని మళ్ళీ తిరిగిలేసి వచ్చేస్తాను నేను అక్కడికి వెళ్ళినా కానీ ఎవరు ఊహించలేరు నేను అక్కడ ఉన్న నేను అక్కడికి వెళ్ళుంట అని ఎవరు అనుకోరు ఎందుకంటే అది చాలా పాతబడ్డ ఇల్లు ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు నేను మాత్రమే వెళ్తాను అంటే నాకు కొంచెం ప్రశాంతత కావాలన్నప్పుడు నేను అక్కడ వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా ఉండి మళ్ళీ తిరిగి వస్తా ఉంటాను నాకు అది చాలా ప్రత్యేకమైన స్థలం